హలో మ్యాడం ప్రిన్సిపల్ మ్యాడమా మ్యాడం మ్యాడం నేను మీ కాలేజీలో ఎస్జీటీలో చదువుతున్న స్టూడెంట్ని మ్యాడం మ్యాడం నా టీసీకి అప్లై చెయ్యాలి మ్యాడం మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది చెన్నైకి

ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఫీ ఓకే మ్యాడం ఫీజ్ ఏవన్నా అవుతుందా మ్యాడం దానికి మామూలుగా ప్రాసెస్ ఒకటే ఉంటుందా ఫైవ్ తౌజండ్ అవుతుందా మ్యాడం ఓకే మ్యాడం సింగిల్గా వస్తే సరిపోతుంది కదా మ్యాడం పేరెంట్స్ని తీసుకురావాలా ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఎప్పుడూ రమ్మంటారు మ్యాడం ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం